వయసు మళ్ళిన వారు ఎక్కువగా పరిగెత్తలేరు కాబట్టి షటిల్స్ ఆడుతారు మా ఊరిలో అయితే కొద్దిగా బాడీకి ఎక్ససైజ్ కానీ ఫిజిక్స్ కానీ ఫిజికల్గా ఫిట్నెస్ కోసం షటిల్స్ ఆడుతూ ఉంటారు అదేవిధంగా చెస్ కూర్చొని ఆడడం కాబట్టి కొద్దిగా ఫేస్ ఫెసిలిటీగా హంబుల్గా కూర్చొని ఒకరినొకరు చెస్సెస్ ఆడుతారు వెల్ ప్లేయిడ్గా అది కాకుండా అది ఎక్కువగా స్ట్రెస్ ఉండదు కాబట్టి కూర్చొని ఆడడం కాబట్టి కొద్దిగా వాళ్లు కష్టపడకుండా ఆడే ఆటలు కాబట్టి అది ఆడతారు అంతేకాకుండా ఇళ్లల్లో కూర్చొని కొద్దిగా టైంపాస్ కోసం దాయాలు ఆడుతారు దాయాలు కూడా అంతగా ఎక్కువ కష్టం ఉండదు దాయం వేయటం కాయిను అట్టట జరపడం కాబట్టి అంతగా వాళ్లకి కష్టం ఉండదు హ్యాపీగా వాళ్లు కూడా దాయం వేయటం కానీ కాయలు జరపడం కానీ అలా చేసుకుంటూ ఇలాంటి చిన్న వర్క్సు ఉంటుంది కాబట్టి అందులో ఆ ఆటలు అయితే ఈజీగా ఆడుకుంటూ అంతేకాకుండా దాంతోపాటు చిన్న చిన్నగా పిల్లలను ఆడిపించడం రోడ్లలో పరిగెత్తించడం వాళ్లని లేపడం దించడం వాళ్లని ఆడించడమే పెద్ద చిన్న ఆటగా ఉంటుంది వాళ్ళని ఆడించు ఆడించుకుంటూ ఉంటారు అంతేకాకుండా పచ్చికలంటారు పచ్చికలాట అది అయితే కాయలు జరిపి జరిపి జరిపి పెట్టడం కాబట్టి అది కొద్దిగా బ్రెయిన్తో పని అందుకు జరుపుకుంటా జరుపుకుంటా చిన్న చిన్న పనులు అయితే వాళ్లయితే ఆటలు ఆడుతారు అంతేకాకుండా చెస్ బ్రెయిన్తో పని అంతగా ఎక్కువ కష్టం ఉండదు వంగడం పరిగెత్తడం అలా ఉండకుండా చెస్ కాబట్టి చిన్నగా జరుపుకుండడమే కాబట్టి వాళ్లు స్ట్రెస్ లేకుండా ఆడుకుంటారు హ్యాపీగా వాళ్లు ఆడరు ఆడ్ ఆడ్ ఆడడంతో పాటు మనల్ని కూడా ఆడిపిస్తారు నేర్పిస్తారు ఇలా ఆడాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఈ ఈ కాయని ఇలా ఉన్నప్పుడు ఇలా చెస్ జరిపితే మనకి గేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాది అనేసి వాళ్లు ఆటలు ఆడడంతో పాటు మనకి నేర్పించడం అయితే బాగా బాగా వండర్గా ఉంటుంది వాళ్లు స్పీచ్ చెప్పడం కాని మనకి మైండ్లో ఎక్కే విధంగా ఎక్స్ప్లయిన్ చేయడం కానీ వెరీ బోర్డ్గా ఉంటుంది మనం ఈజీగా నేర్చుకోవచ్చు అలా ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్లయినింగు అది నేర్పిస్తారు షటిల్ అయితే ఎలా వంగి కొడితే ఏ ఫిజిక్కి బాగుంటుందని వాళ్లకి తెలుసు వాళ్లు చిన్నప్పటినుంచి అలా ఆడటం జరుగుతుంది కాబట్టి మనకి కూడా ఇలా చేస్తే ఈ ఫిజిక్ బాగుంటుంది బాడీ స్ట్రైన్ లేకుండా ఇలా మనకు ఎక్సైజ్గా ఉంటుంది అని చెప్పి మనకు నేర్పిస్తూ ఉంటారు ఇలా అలా చేసుకోవడం బెటరు మనకు స్ట్రెస్ ఉండదు మైండ్ రిలాక్స్ వస్తుంది అవి ఇవి చెప్పి మనకు ఆడిపిస్తాడు ఆడిపిస్తూ ఉంటారు దాంతోపాటు పచ్చికలన్నమాట పచ్చికలు అనేవి ఇంకా ఈజీ గింజలు ఎత్తుకొని ఒక గూటిలోనూ ఒక్కొక్కటి వేసుకుని రావటం అలా చిన్నచిన్న పచ్చికలు కాబట్టి మనకు ఈజీగా ఎలా గెలవడం అనేసి మన తాతలు అయితే ఈజీగా నేర్పిస్తారు అలా నేర్పించడం అయితే చాలా బెస్ట్గా ఉంటారు వాళ్ళు ఎందుకంటే చాలా మందిని వాళ్ళు చూసుంటారు మన నాన్నల్ని పెంచిన వాళ్లు మనల్ని పెంచిన వాళ్లు కాబట్టి వాళ్లకి అనుభవం చాలా ఉంటుంది ఇలా ఆడితే విన్ అవ్వడానికి ఈజీ ఛాన్సెస్ వాళ్లకి తెలిసి ఉంటుంది మనకు నేర్పిస్తారు అంతేకాకుండా దాయాలు అయితే అది మన చేతిలో లేదు దాయం ఏది పడితే అదే కానీ దాయం వేసినాక ఏం పడిందో దాన్ని ఎలా మనం ఏ కాయ జరిపితే ఎలా మనం విన్ అవగలుగు తామో వాళ్లు ఎలా లెక్క వేయాలో ఎలా కాయల్ని చంపాలో తీసుకొచ్చి మనం గెలవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి మనకి ఈజీగా నేర్పిస్తారు దాంతోపాటు మనం ఫిజికల్గానే స్ట్రెస్ కాకుండా వాళ్ల మైండ్ రిలాక్స్గా దీని పెట్టు దీని పెట్టు దీని పెట్టు అనేసి ఈజీగా మెథడ్స్ చెప్పిచ్చేస్తారు